ఆ శుభోదయం ప్రసన్నగారు ఇలా వచ్చారేంటండి ఆ చెప్పండి ప్రసన్నగారు ఆ పది రోజులా స్కూల్కి రాకపోవడమా ఎగ్జామ్స్ ఉన్నాయండి ఏ ఊరు వెళ్తున్నారండి అంటే పిల్లలు అంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి పిల్లల భవిష్యతు అంటే నేను ప్రిన్సిపాల్ని ఒకసారి కనుక్కుని చెప్తానండి అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి పిల్లల భవిష్యత్తు కాబట్టి ఊరు నుంచి ఎప్పుడు వస్తారండి కొంత తొందరగా రావడానికి ప్రయత్నించండి ఎందుకంటే బాగా ఎగ్జామ్స్ కదా ఆన్లైన్ క్లాసెస్ కూడా వస్తాయండి ఫోన్లో పిల్లలకి దగ్గరుండి చెప్పించండి మీరు ఉన్న కొన్ని రోజులు ఆ బాగానే చదువుతారండి కాకపోతే పది రోజులు అంటున్నారు కాబట్టి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రిన్సిపాల్ని ఒకసారి కనుకుని మీకు ఏ మాట నేను చెప్తాను ఆ సరేనండీ నేను ఏ మాట ప్రిన్సిపాల్ని అడిగి మీకు చెప్తాను ధన్యవాదాలు